దోమలు ప్రెసెంట్ అయితే మనం ఎప్పుడైనా సరే చెత్త అనేది మనం పడేసినప్పుడు దానికి దానిమీద వచ్చే ఆ చెత్త మీద వాలిన దోమల వల్ల మనకి డెంగ్యూ మలేరియా లాంటి జబ్బులు రావడం జరుగుతుంది అలా జ్వరాలు వచ్చినప్పుడు మనమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చే చేసిన ప్రతి వెజిటేబుల్స్ కానీ ఇప్పుడు ఫ్రూట్స్ మీద కాని దేనిమీద వాలిన సరే అది మనం తినినప్పుడు మనకి దానివల్ల మనకి మలేరియా డెంగ్యూ ఇలాంటివి రావడం మొదలవుతుంది అలా రాకూడదంటే మనం ఏం చేయాలంటే ప్రతి వెజిటేబుల్ని క్లీన్ చేసుకొని మనం తినాలి మన సరౌండింగ్స్లో ఏవైనా చెత్త ఉన్నా సరే దాన్ని క్లీన్గా ఉంచుకోవాలి ఆ క్లీన్గా ఉంచుకొని చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది అలా రాకుండా ఉంచుకోవడానికి నేను అయితే ప్రతి ఒక్కటి శుభ్రంగా పెట్టుకొని బయటనుంచి ఏం తెచ్చినా సరే అది వాష్ చేసి కాని ఫుడ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటాను బయట నుంచి ఏం తెచ్చినా సరే వాష్ చేసి కూర వండడం కానీ అలాగే వెజిటేబుల్ ఫ్రూట్స్ అయితే వాష్ చేసి తినడం కానీ ఇలాంటివి ఏమైనా సరే చేస్తాను అలా నా అలవాటు అయితే అది